నాకు ఇష్టమైన ఆట క్రికెట్ ఎందుకంటే ఇది ఒత్తిడిని దూరం చేయడమే కాకుండా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఎన్నో ఎమోషనల్ని ఒకే వేదికపై అందిస్తుంది క్రికెట్లో ప్రతీ బంతి ప్రతీ పరుగు ఒక కథను చెబుతుంది ఈ క్రీడ అనేక కోణాల్లో నాకు ఎంతో ప్రేరణను ఇస్తుంది ఉత్కంఠ భరితమైన క్రీడ క్రికెట్ అనేది కేవలం ఆట మాత్రమే కాదు ఇదొక ఎమోషన్ కూడా చివరి ఓవర్ వరకు ఎవరు గెలుస్తారో తెలియని స్థితి ఉత్కంఠను పెంచుతుంది ఒక మ్యాచ్లో పరిస్థితులు క్షణాల్లో మారిపోతాయి ఇది మరి ఏ ఆటలో చూడలేము భారతీయులందరూ కళలు భారత్దేశంలో క్రికెట్ కేవలం ఓ క్రీడ కాదు మన సంస్కృతిలో భాగం వేదిక ఏదైనా ప్రపంచ కప్పు గెలిచినప్పుడు మంచి ఇన్నింగ్స్ ఆడినప్పుడు మేమందరం ఒక్కటే సంబరాలు చేసుకుంటాము ఆటగాళ్ళ నుంచి పొందే ప్రేరణ సచిన్ టెండుల్కర్ అంకిత భావం పట్టుదల అంటే ఏమిటో ఆయన్ని చూసి నేర్చుకున్నా ఎం ఎస్ ధోని ఒత్తిడిని ఎలా నియంత్రించాలో నేర్చిన వ్యక్తి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ దూకుడుగా అత్యుత్తమ ప్రభ ప్రతిభను ప్రదర్శిస్తూ ఎప్పుడూ నన్ను ప్రభావితం చేస్తుంటారు విభిన్న పా ఫార్మాట్లు విభిన్న అనుభవాలు టెస్ట్ క్రికెట్ సహనం నైపుణ్యం అవసరమైన ఆట వన్డే క్రికెట్ స్థిరమైన ప్రదర్శన అవసరమైన ఫార్మెట్ టీ ట్వంటీ క్రికెట్ వేగం వినోదం కలిసిన క్రేజీ ఆట బంధాలు దగ్గర చేసే క్రీడా క్రికెట్ చూడడం ఒక కుటుంబానికి ఓ పెద్ద ఉత్సవం స్నేహితులు బంధువులతో కలిసి మ్యాచ్ ఆడటం చూడటం అనుభూతి మరింత అద్భుతంగా మారుస్తుంది నేర్చుకునే జీవిత పాఠాలు క్రికెట్ ఓటమిలో కూడా తెలుపును తెలుసుకోవడం జట్టు నైపుణ్యత అంకిత భావం పట్టుదల వంటివి విలువైన పాఠాలను నేర్పుతుంది అందువలన నాకిష్టమైన ఆట క్రికెట్గా నిలిచింది